బారిస్టార్ పార్వతీశం నవల చదివాను జోక్గా చాలా ఆసక్తికరంగా ఉంటుంది పార్వతీశం ఒక పల్లెటూరి నుండి ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ లా చదివి ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేసి మంచి పేరు సంపాదిం చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు ఆయన నవలలు షిప్లో వెళ్ళడం కానీ రకరకాలుగా చాలా ఆసక్తికరంగా చాలా చాలా జోక్గా మంచిగా అనిపిస్తాయి తన నవల చదివినంత సేపు చాలా ఆసక్తికరంగా ఉంటుంది చాలా బారిస్టార్ పార్వతీశం నవలలు చాలా బాగుంటాయి చాలా ఆసక్తికరంగా ఉంటాయి నవలలు చదివినంత సేపు ఎంతో సంతోషంగా ఇంకా చదవాలి ఇంకా తర్వాత ఏం ఉంటుంది అని తెలుసుకోవడానికి తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాం